అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా హర్యానా కొలంబస్ కోల్కతా మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ హాంగ్ కాంగ్ అమెరికా యూ ఎస్ ఉత్తర అమెరికా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఐరోపా అంటార్కిటికా గ్యాంగ్టాక్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ఉత్తర ప్రదేశ్ అట్లాంటిక్ మైపూర్ రాయ్పూర్ కోల్కతా బెంగాలీ వెస్ట్ బెంగాల్ లండన్ ఐరోపా పసిఫిక్ సముద్రం ఐరోపా ఆసియా ఖండం